ఈ రోజులలో పిల్లలు ఆడే కొన్ని కొత్త ఆటలు వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్ కబడ్డీ ఖోఖో మరియు ఇతర ఆటలు కూడా ఆడుతున్నారు ఎక్కువ శాతం క్రికెట్ వాలీబాల్ అనే ఆటలు ఆడుతున్నారు ఎందుకనగా క్రికెట్ అనేది ఉత్సాహంగా ఉంటుంది ఓటమి నెగ్గుల మధ్య జరుగుతుంది వాలీబాల్ కూడా ఉత్సాహంగా ఉంటుంది కానీ ప్రమాదకరమైన ఆటలు క్రికెట్ వాలీబాల్ వీటితో జాగ్రత్తగా ఆడాలి తర్వాత కబడ్డీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆడాల్సిన ఆటే ఎందుకంటే అది కూడా ప్రమాదకరమైనది తర్వాత బ్యాట్మింటన్ బాల్ బాస్కెటింగ్ క్యారమ్స్ చెస్ వీటి మీద కూడా శ్రద్ధ చూపిస్తున్నారు పిల్లలకు ఎక్కువగా అవగాహన కలిగేది క్యారమ్స్ ఆడడంవల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి క్యారమ్స్ పైన ఎక్కువగా మద్దతు చేపించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు